చేపలు పట్టడానికి సంబంధించి మీరు ఆందోళన చెందుతున్న కొన్ని పర్యావరణ లేదా పరిరక్షణ సమస్యలు ఏమిటి నీరు కాలుష్యం కారణంగా ఇటీవల సంవత్సరాల్లో ఏవైనా మార్పులు చూశారా చేపలు పట్టడానికి సంబంధించి నేను ఆందోళన చెందుతున్న కొన్ని పర్యావరణ లేదా పరిరక్షణ సమస్యలు ఇక్కడున్నాయి అవి ఏమనగా చేపల వేట చేపల వేట చాలా అధికంగా ఉన్నందున వల్ల చేపలు జనాభా తగ్గుతుంది ఇంకా చేపలు అంతరించిపోవడానికి దారి తీయవచ్చు నీటి కాలుష్యం నీటి కాలుష్యం చేపలకు ప్రమాదకరం కాలుష్యం చేపలకు విషంగా ఉండవచ్చు ఇంకా వాటి వల్ల ఆరోగ్యాన్ని వాటివి దెబ్బ తీస్తాయి ఇంకా ఏంటంటే ఆవాసాల నష్టం చేపల ఆవాసాలు నదులు సముద్రాలు మరియు సరస్సు నీటి కాలుష్యం మరియు అడువుల నరికివేత వంటి అనేక కారణాల వల్ల నష్టపోతున్నాయి ఇది చేపల జనాభాని తగ్గిస్తుంది నీటి కాలుష్యం కారంగా ఇటీవల సంవత్సరాల్లో నేను కొన్ని మార్పులను చూశాను చేపలు చిన్నగా మరియు ఆరోగ్యంగా లేవు వాటిలో కాలే వ్యాధులు మరియు ఇతర వ్యాధులు కూడా ఉన్నాయి నేను కూడా చేపల సంఖ్య తగ్గుతున్నట్లు చూశాను ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి మనం చేయగలిగేది కొన్ని విషయాలున్నాయి అవి ఏమిటంటే చేపల వేటని ఫస్ట్ నియ నియంత్రించాలి ఇంకా ఏంటంటే చేపల వేటని నియంత్రించడానికి ప్రభుత్వాలు చట్టాలను అమలు చెయ్యాలి ఇది చేపల జనాభాను కాపాడ టంతో సహాయపడుతుంది నీటి కాలుష్యాన్ని తగ్గించండి నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి మనం అందరం కలిసి కృషి చేయాలి పరిశ్రమలు మరియు వ్యక్తులు నీటి కాలుష్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలి చేపల ఆవాసాలని రక్షించండి చాపల ఆవాసాలని రక్షించడానికి మన అందరం కలిసి కృషి చేయాలి అడవులిని కాపాడాలి ఇంకా నదులు శుభ్రంగా ఉంచడం మరియు సరస్సులు కలుషితం చేయకుండా ఉండటం ద్వారా మనం చేయగలం ఈ సమస్యలన్నిట్ని పరిష్కరించడానికి మన అందరం కలిసి పనిచేయాలి చాపలు మన ఆహారం మరియు ఆర్థిక వ్యవస్థకు ముఖ్యం ఇంకా వాటిని కాపాడుకోవటం కూడా మనకు ఎంతో ముఖ్యం